నేను ఒకసారి స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేను మాకు రన్నింగ్ రేస్ అనేటటువంటిది సో స్కూల్ టీచర్ వాళ్ళు నిర్వహించడం జరిగింది రన్నింగ్ రేస్లో నేను బాగా పాటిస్పేట్ చేశాను రన్నింగ్ రేస్ మాకు ఒక ఇరవై మంది ఒక ఇరవై మందిని కలిపి ఒకేసారి రన్నింగ్ అనేది పెట్టడం జరిగింది ఆ రన్నింగ్లో నేను ఫోర్త్ ప్లేస్లో రావడం జరిగింది ఫోర్త్ ప్లేస్ లోకి చేరుకున్నాను నేను రన్నింగ్లో బట్ మాకు అయితే ఫస్ట్ సెకండు థర్డ్ ప్రైజ్ వాళ్ళకి ఫస్ట్ సెకండు థర్డ్ వచ్చిన వాళ్ళకే ప్రైజ్ అనేటటువంటివి అనౌన్స్ చేయడం జరిగింది ప్రతిసారీ రావు కదా ప్రతిసారీ అందరికీ రావాలంటే రాలేరు క రాలేరు కదా ఇరవై మందిలో నేను ఫోర్త్ స్టేజ్ రావడం నా అదృష్టదాయకంగా నేను అప్పుడే భావించాను నేను ఫోర్త్ ప్లేస్ నాకంటే ఇంకా తక్కువ ప్లేస్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పంతొమ్మిదవ ప్లేస్ ఇరవైయోవా ప్లేస్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఎంత ఫీల్ అవ్వాలి అనేసి అనుకొని నేను నా అంతకు నేను అనుకొని అంటే నేను ఫస్ట్ రాలేదే నేను సెకండ్ రాలేదే అనేది నా మనసులో రగులుతూ ఉండేది అనమాట అంటే నాకు రన్నింగ్ అనేది చాలా ఇష్టము కాబట్టి నేను రన్నింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది అప్పుడు అందుకు కానీ నేను ఫస్ట్ రాలేదు కాబట్టి నాకు కొద్దిగా మనసులో బాధగాను ఉండేది కానీ నాకు మనసులో బాధ అనేటటువంటిది ఉండేది కానీ పైకి మాత్రం సరే నాకంటే ఇంకా పరిగెత్తలేని వారు ఇంకా ఉన్నారు కదా అనేసి నేను అనుకుని నా మనసుకు నేను సర్ది చెప్పుకున్నాను అయినా సరే ఇప్పటికైనా సరే నేను ఎక్కడైనా సరే ఇట్లా రన్నింగ్ రేస్ అనేటువంటివి కండక్ట్ చేస్తే నేను అప్పుడప్పుడు అక్కడక్కడ ఎక్కడ రన్నింగ్ రేస్ కండక్ట్ చేస్తే అక్కడ నేను పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఎక్కడ రన్నింగ్ రేస్ పెడితే అక్కడ నేను పార్టిసిపేట్ చేస్తాను ఖచ్చితంగా నేను నేను ఫస్ట్ నాకు ప్రైజ్ వచ్చిందా లేదా అనేది కాదు నేను పార్టిసిపేట్ చేశానా నా వంతు కృషి నేను చేశానా లేదా అనేది నాకు ముఖ్యం అనమాట నా వంతు కృషి నేను చేసి నేను పాటిస్పేట్ చేశానా లేదా నేను పాటిస్పేట్ చేసి నేను ఫస్ట్ వచ్చానా సెకండ్ వచ్చానా థర్డ్ వచ్చానా నాకు ఫ్రైజ్ వచ్చిందా నాకు అమౌంట్ వచ్చిందా నాకు డబ్బులు వచ్చాయి అనేది నెక్స్ట్ విషయం కానీ నేను పాటిస్పేట్ చేసి నేను గెలిచాను ఒక వంద మందిలో నేను ఒక పదవ ప్లేస్లో ఉన్నాను అంటే నేను ఒక గ్రేటే అనుకున్ అని అనుకుంటాను అలాగ అనమాట నేను పాటిస్పేట్ చేస్తే చాలు రన్నింగ్ రేస్లో నేను ఫస్టా సెకండా థర్డా ఫిఫ్తా టెంతా హండ్రెడ్సా హండ్రెడ్తా నేను అది తర్వాత విషయం కానీ నా నేను పార్టిసిపేట్ చేశానా లేదా అనేదే నేను చూసుకుంటాను అనమాట ఇలా నేను ఒకసారి మా స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడే మా స్కూల్లో ఉన్నప్పుడే మాకు రన్నింగ్ రేస్ చిన్నచిన్నగానే అలవాటు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట మా స్కూల్ టీచర్స్ అలా నాకు అలవాటు పడి నాకు దానిపైన ఇంట్రెస్ట్ అనేది పెరిగింది పెరిగిన తర్వాత నేను ఒకసారి ఇలా రన్నింగ్ రైస్లో నేను ఫోర్త్ ప్లేస్లో రావడం జరిగింది అలాగ అనమాట అలా జరిగింది ఒకసారి